నా గ్రామంలో అప్పులు తీసుకోవడం సాధారణం ప్రజలు వివిధ పనుల కోసం అప్పులు తీసుకుంటారు వీటిలో కొన్ని ఏమిటి అంటే వ్యక్తిగత అవసరాలు వ్యాపారాలు నష్ట భర్తీ చేయడానికి మొదలగునవి వ్యక్తిగత అవసరాలు ఆహారం దుస్తులు ఇంటి ఖర్చులు వైద్య ఖర్ ఖర్చులు విద్యా ఖర్చులు వంటి వ్యక్తిగత అవసరాల కోసం ప్రజలు అప్పులు తీసుకుంటారు వ్యాపారాలు వ్యాపారాలను ప్రారంభించడానికి లేదా విస్తరించడానికి ప్రజలు అప్పులు తీసుకుంటారు నష్టాలను భర్తీ చేయడానికి వరదలు తుఫానులు భూకంపాలు వంటి ప్రకృతి వైపరీత్యాల వల్ల వచ్చిన నష్టాలను భర్తీ చేయడానికి ప్రజలు అప్పులు తీసుకుంటారు అప్పుల కోసం ప్రజలు తరచుగా బ్యాంక్లు నగదు సహాయ సంస్థలు సహాయ సంస్థలు లేదా కుటుంబ సభ్యులు మరియు స్నేహితుల వద్దకు వెళ్తారు అప్పులు తీసుకోవడం వల్ల కొన్ని ప్రతికూల ప్రభావాలు కూడా ఉంటాయి అప్పులు తీసుకునే వ్యక్తులు తరచుగా తమ ఖర్చులను నియంత్రించ లేకపోతారు మరియు అప్పులు తీర్చుకోలేకపోతారు ఇది ఆర్థిక సంబంధాలకు దారితీస్తుంది వ్యక్తిగత సంక్షోభాలకు దారితీస్తుంది మరియు కొన్నిసార్లు అత్య ఆత్మ ఆత్మహత్యలు కూడా దారితీస్తుంది నా గ్రామంలో అప్పులు తీసుకోవడం వల్ల జరిగే ప్రతికూల ప్రభావాలను నేను చూసాను కొంతమంది ప్రజలు తమ తప్పులను తీర్చుకోవడానికి వాల్ తమ ఇళ్ళలో కోల్పోతారు మరికొందరు తమ వ్యాపారాలను మూసివేయడానికి సిద్ధపడతారు కొంతమంది ఆర్థిక ఇబ్బందులతో బాధపడుతున్నారు మరియు మానసిక ఆరోగ్య సమస్యలను ఎదుర్కొంటున్నారు అప్పులు తీసుకోవడానికి ముందు ప్రజలు తమ ఆర్థిక సామర్థ్యాన్ని జాగ్రత్తగా పరిగణించారు వారు తమ అప్పులను ఎలా తీర్చగలరో ప్లాన్ చేయాలి మరియు తప్పనిసరిగా వడ్డీ రేట్లు మరియు రుణ పదవీకాలం వంటి ముఖ్యమైన వివరాలను అర్థం చేసుకోవాలి